నేను పట్టణాలకి గ్రామాలకి ఎందుకు తొందరగా వెళుతున్నాను అంటే పట్టణాలలో అయితే మనకి కొన్ని కొన్ని దొరకలేని వస్తువు గ్రామంలో దొరకలేని వస్తువులు పట్టణంలో దొరుకుతాయి కాబట్టి అక్కడ కొనుకోవడానికి తొందరగా పట్నాలకి వెళ్ళి ఏవి కొన్ని ఆ గ్రామంలో పనులు లేకపోతే పట్టాణాలలో అయితే పాగాా మనకి ఫ్యాక్టరీలు అయి ఉంటాయి కాబట్టి తొందరగా మన పనులు దొరుకుతాయి కాబట్టి దాని గురించి పట్టాణాలకి తొందరగా వెళ్ళడానికి మనం చొరవ చూపుతాము అదే గ్రామంలో అయితే మన గ్రామం అయితే తల్లిదండ్రులు అక్కడే ఉంటారు చిన్న చిన్న పనులు దొరుకుతాయి వ్యవసాయం పనులు అవీ ఇవీ అని దానికి వ్యవసాయం పని మనకి వ్యవసారం ఉంటే పనులు చేసుకోవడానికి అక్కడ తొందరగా వెళ్ళడం తల్లిదండ్రులను చూడాలన్నా చేయాలన్నా గ్రామంలో ఉన్న తల్లిదండ్రులను చూడాలి అంటే అక్కడ తల్లిదండ్రులను చూడటానికి మనం తొందరగా ఆయొక్క గ్రామాలకి తొందరగా వెళ్ళడం తల్లిదండ్రులని చూడ్డానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి అదే పట్టాణాలకి ఎటువంటి పట్టాణాలకి అయినా ఎటువంటి ఏ వస్తువు కావాలన్నా పట్నాలకి కని దొరకలేని వస్తువు గ్రామంలో దొరకలేని వస్తువు పట్టాణాలలో దొరుకుతాయి కాబట్టి అక్కడ తొందరగా వెళ్ళటానికి మనకి అవకాశం ఉంటుంది